కొన్ని నెలల క్రితం నేను గొవాకు వెళ్ళాను ఏప్రెల్ పద్నాలుగున మేము గోవాకు బయల్దేరాము మా బాబయ్య యొక్క కార్లో ఐదుగురం కలిసి గోవాకు బయలుదేరాము మార్గం మధ్యలో ఒక పెద్ద లోయ రావడం జరిగింది ఆ లోయ లోయ దగ్గర మేఘాలు చేతికందుతున్నట్టు అనిపించింది ఎంతో ఆహ్లాదంగా ఆహ్లాదకరమైన ప్రదేశం పరివారం చూడచక్కగా ఉంది కర్ణాటక మీద నుం తెలంగాణ నుంచి కర్ణాటక మీద నుంచి మహారాష్ట్రాని అనుకో ఆనుకుంటూ ఇలా గోవాకు వెళ్ళడం జరిగింది గోవాలోని ప్రకృతి అందాలు అక్కడున్న మనుషులు విధి విధానాలు చాలా మనసుకు ఆకట్టుకున్నాయి చాలా కొన్ని కొన్ని ప్రదేశాలు చూసినప్పుడైతే నాకు చాలా వింతగా అనిపిచ్చింది ఎట్టెకేలకు కో గోవా వెళ్ళి పోయాం అలా అక్కడికి వెళ్ళి ఒక హోటల్ బుక్ చేసుకున్నాం హోటల్లోకి వెళ్ళి వెళ్ళాక బీచ్ వరకు వెళ్ళడానికి నిశ్చితమయిపోయి బీచ్ వరకు కూడా వెళ్ళడం జరిగింది బీచ్లోకి వెళ్ళాక అక్కడైతే బీచ్లో చాలా చాలా ఎంజాయ్ చేసాము గోవా గోవాలో మాత్రం మనసుకి నచ్చినన్ని అంత ఎంజాయ్ చెయ్యచ్చు ఎవ్వరూ మనం ఆపేవారు ఎవ్వరుండరు మనకి నచ్చిన ఫ్రీడమ్తో ఎంజాయ్ చేసుకోవచ్చు అలాగే అక్కడ స్కూబా డైవింగ్ కావచ్చు స్కై డైవింగ్ బనానా కావచ్చు పారాసైలింగ్ ప్యారాషూటింగ్ అలాగే బోట్ రైడింగ్ కూడా ఉంటాయి మేమెంతో మెమెంతో ఆసక్తితో ఎంతో ఆనందంతో బోట్ రైడింగ్ కూడా చేసాము బోట్ మా బోట్ బోట్తో సముద్రం మధ్యలోకి వెళ్ళడం జరిగింది అలాగే ప్రొటెక్షన్గా ప్రొటెక్షన్ కోట్స్ ఉంటే ఆ కోట్స్ వేస్కుని మేము సముద్రంలో దు కూడా దూకడం జరిగింది అలాగే సముద్రం లోతులోకెల్తూ సముద్రం లోపలున్న అందాలను కూడా చూడడం జరిగింది అలాగే పారాసైలింగ్ కావచ్చు పారాషూట్ వేస్కుని బోట్కి అది అటాచ్ అయి ఉంటుంది పారాసైలింగ్ కూడా చేయడం జరిగింది అది చాలా మంచిగా చాలా మంచిగా అనిపిచ్చింది ఎంతో ఆనందకరంగా ఎంతో ఎంజాయ్బుల్గా ఎంజాయ్ చేసాం అక్కడ గోవాలో గోవాలో చాలా అందమైన ప్రదేశం ఎంతో భారత దేశంలోని ఒక ప్రధమ ప్రధమైనటువంటి పర్యాటక ప్రాంతం అక్కడికి ఇతర దేశాల నుంచి వి విదేశీయులు కావచ్చు మన దేశీయులు పరదేశీయులు ప్రతీ ఒక్కరు కూడా అక్కడకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రతి ఏటా అక్కడికి కరెక్టు పిలవాల్సిన సమయము వచ్చి క్రిస్మస్ టైములో వెళ్ళచ్చు అంటే నవంబర్ డిసెంబర్ జాన్ ఫెబ్లో ఈ టైంలో అయితే వెళ్తే అక్కడ ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చెయ్యొచ్చు అక్కడ ప్రతి ఒక్క వాటర్ రైడ్ ఏదీ మిస్ కాకుండా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ చాలా మంచిగా ఉంది గోవా అంత ఎందుకు ప్రత్యేకమైంది అంటే అక్కడున్న స సముద్రం కావచ్చు గోవాలో చాలా బీచెస్ ఉండడం జరుగుతుంది కాలంగుట్ బీచ్ కావచ్చు వాగాటర్ బీచ్ వాగాటర్ బీచ్ కాలాంగుట బీచ్ అలాగే బాగా బీచ్ బాగా బీచ్ అనేది అత్యుత్తమ ఎంతో ప్రాధాన్యత చెందిన బీచు అలాగే కొలొంబ్ బీచ్లో చాలా బీచెస్ ఉండడం జరుగుతుంది అలాగే సాయంత్రం పార్టీలు జరు పార్టీ జరుగుతుంది ఆ పార్టీలో కూడా నృత్య ప్రదర్శన చేస్తూ లైటింగ్కు అక్కడున్న విధివిధానం చూసి అక్కడున్న ఫుడ్ కావచ్చు ప్రతీ ఒక్కటి కూడా మనకి బాగా నచ్చుతుంది అలాగే ఒక మంచిగా ఫ్యామిలీతోటి ఎక్కడైనా ట్రిప్ వెయ్యాలంటే ఆ ట్రిప్కి ఆ ట్రిప్కి వెళ్ళచ్చు గోవా అనేది చాలా ప్రత్యేకమైనది అలాగే అక్కడ నుంచి ఊటీ కొడైకెనాల్ కూడా వెళ్ళడం జరిగింది ఇంక ఊటీ కొడైకెనాల్ చెప్పక్కర్లేదు అక్కడ మొత్తం ఇంత పర్యాటక పర్యావరణమనేది ఇంత మొత్తం గో గ్రీన్లాగ మొత్తం గ్రీనరీ ఉంటుంది పచ్చదనమే కనిపిస్తుంది చుట్టు పక్కల మొత్తం పచ్చదనమే ఉంటుంది ఆ లోయలు కావచ్చు ఊటీలో ఉండే ట్రైన్ ఎక్కి మార్గం మధ్య కొండల మధ్య నుంచి వెళ్ళడం కావచ్చు అక్కడున్న టీ పొడిని కాని చూడడం కావచ్చు అలాగే అక్కడ చాలా ఎంజాయ్ చేయడం జరిగింది ఊటీలో అలాగే ఊటీలో ముగించుకుని దాని తర్వాత కొన్నిరోజుల తరవాత మళ్ళీ మేము అక్కడ అరకు వెళ్ళడం జరిగింది అరకు లోయ చూడడం జరిగింది అరకులోయ కావచ్చు అరకు వాటర్ ఫాల్స్ కూడా నా మనసుకు ఎంతో నచ్చాయి నాకైతే ఫుల్ నచ్చాయి చాలా ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ ఉండే వాతావరణం చూసి అక్కడ నుంచి బయటికి రాబుద్ది కూడా కాదు మనకి అంత బాగుంటుంది అరకు లోయ అందాలు అంటారు అరకు మీద ఉన్న పాటలు కూడా ఉన్నా ఉన్నాయిగా తెలుగులో అలాగే అరకు లోయ కావచ్చు అరకులో వాటర్ ఫాల్ ఎంతో ప్రత్యేకమైనది వర్షా కాలం పడ్డ వెంటనే పర్యాటకులు అరకు వెళ్ళడానికి పోటీపడి వెళ్తూ ఉంటారు అరకు నుంచి మేం తిరుపతి కూడా వెళ్ళడం జరిగింది తిరుపతి కొండ ఎక్కుతుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపిచ్చింది వేంకటేశ్వర స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించాలి అనే విధంగా ఉండే తిరుపతి కొండ ఎక్కి ఆ స్వామిని దర్శించడం జరిగింది మార్గం మధ్య ఘాట్ రోడ్లో వెళ్ళడం కానీ ఆ మార్గం మధ్యంలో ఉన్న కోతులు కానీ అక్కడున్న మనుషులను చూ మనుషులను చూడడం వింత వింత మనుషులు చూడడం వాళ్ళు చేసే చేష్టలు ఏ ఎక్కడ ఎక్కడనుంచో వచ్చిన వాళ్ళని వాళ్ళు చూడడం జరిగింది అక్కడున్న ఘాట్ రోడ్ కానీ ఈ ఏడు కొండలు కానీ ఏడుకొండలకున్న ప్రత్యేకత విశిష్టత కూడా తెలుసుకోవడం జరిగింది అదొక మంచి దైవ భక్తులకనేది అదెంతో మంచి గొప్ప ప్లేస్ కావాలంటే ప్రతీ ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి వెళ్ళి చూడచ్చు చూడంగా చాలా ప్రత్యేకమైనది ఆ చోటు మాత్రం పర్యాటకులు మాత్రం లక్షల్లో వస్తూ ఉంటారు రోజు వస్తారు అక్కడ కాలు పెడితే కూడా జాగా లేనంత పబ్లిక్ ఉంటారక్కడ అదెంతో ప్రత్యేకమైన చోటు ప్రతి ఒక్కరి దేశంలోనే అత్యుత్తమైన దేవస్థానం కాని స్థానమేదైనా ఉంది అంటే అది

కన్నడ కథను చెప్పిన విధానం బల దేశం కళ మొత్తం బలరాముని మొఖంలోనే ఉట్టి పడుతుంది బలరాముని కూడా చూడడం జరిగింది అయోధ్య రామమందిరానికి ఎలా కట్టారో ఒకసారి దాని చరిత్ర ఏంటి దాన్నిఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు ఆ అయోధ్య రామమందిరాన్ని కట్టడానికి అది ఎన్నేళ్ళకు సా సాకారమైంది అనేది కూడా మొత్తం తెలుసుకోవడం జరిగింది అయోధ్య రామమందిరంలోని ఆ కట్టడాలను దాని చుట్టూ ఎవరు దాని అసలు అంత మంచిగా రూపొ ప్లాన్ రూపొందించెందెవరు ఆ స్థానంకున్న ప్రత్యేకత రామలల్ల ప్రతిష్ట ప్రతిష్టకు ఉన్న ఆదరణ అసలు రాముడు అంటే ఎంత గొప్పవాడనేది రాముడు ఫోటో చూస్తేనే తెలియడం జరుగుతుంది ఇలా నేను చాలా పర్యాటక ప్రాంతాలైతే తిరగడం జరిగింది ప్రతీ ఒక్క చోటు కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు ఏదైతే దైవ భక్తి కావచ్చు నాలో ఉట్టిపడుతూ వస్తుంది ఇలా నేను ఇలాంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి చూసి ఎంతో ఎంజాయ్ చేశాను ఈ విధంగా నా ప్ర ప్రయాణం ముగి ముగిసింది పర్యాటక జీవితంలో